ఒక లక్ష పదహైదు వేలు రెండు లక్షల నలభై ఆరువేల ఆరు వందల యాభై ఏడు లక్షల డెబ్భై ఐదువేల నాలుగు వందల యాభై ఒకటి ఎనిమిది లక్షల ఇరవై నాలుగువేల ఆరువందలు మూడు లక్షల న మూడు లక్షల నలభై వేల ఏడువందల ఎనభై